నేను ఎప్పుడైనా ఎక్కడైనా తెలుగు నుంచి లేదా తెలుగు కోసం అనువదించాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నాను అప్పుడు నాకు కొన్ని సవాళ్ళు ఎదురయ్యాయి ముఖ్యంగా కొన్ని పదాలు లేదా భావాలు తెలుగులోనూ ఇతర భాషలలోనూ తేడాగా ఉండటం వల్ల అర్థం సరిగ్గా రావడం కష్టమైంది అలాగే ప్రతీ భాషకి తీయదనం సంస్కృతి ఉంటాయి కాబట్టి ఆ భావాన్ని సమర్థవంతంగా అనువదించడం చాలా బాధ్యతగా అనిపించింది కానీ అదే సమయంలో అది ఒక మంచి అనుభవంగా కూడా మారింది ఎందుకంటే భాషల మధ్య అర్థాన్ని బలంగా అర్థం చేసుకోవడం నేర్చుకున్నాను ఎప్పుడైనా మళ్ళీ అలాంటి అవకాశం వస్తే ఇంకాస్త మెరుగ్గా చేయగలనన్న నమ్మకం ఉంది